హలో సార్ శుభోదయం సార్ ఎస్ సార్ మురళీస్ బ్యూటీషయన్ పార్లర్ సార్ ఓకే సార్ చెప్పండి సార్ ఓహ్ అదా ఆ డీటైల్సా అండి మా దగ్గర మసాజ్ దగ్గర నుంచి ఫేస్ బ్యూటీషియను హెయిర్ కట్టింగ్ అన్ని అవైలబుల్ అండి మీరు ఎలాంటి మసాజులు కావాలి అంటే అంటే మీకు పెయిన్స్ ఏమైనా ఉన్నాయా బాడీ పెయిన్స్ తాజ్ మసాజు హెడ్ మసాజు హెడ్ వాష్ ఫేస్ బ్యూటీషియను మీకు ఏమైనా పింపుల్స్ ఏమైనా ఉంటే కూడా మేము ఫుడ్డు కూడా ప్రిపేర్ చేస్తాము ఆ ఫుడ్డు తిన్నారంటే మీకు పింపుల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి మీరు గ్లోగా కనబడతారు చాలా రకాలు ఉన్నాయండి మీకు ఎలాంటి టైపులో కావాలో అలాంటి టైపులో మేము అందచేస్తాము చెప్పండి మీకు ఎలాంటిది కావాలి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది ఇంకోసారి మాట్లాడతారా బాడీ మసాజ్ చేస్తాము ఇంకా హెడ్ మసాజ్ చేస్తాము మాకు అమౌంట్ వచ్చి హెడ్కి అయితే ఓన్లీ థౌజండ్ అండి బాడీ అయితే త్రీ థౌజండ్ మొత్తం ఫోర్ థౌజండ్ అవుతుంది ఫేస్ వాష్ అది కూడా చేసుకున్నారంటే ఫైవ్ థౌజండ్ బిల్ టోటల్ మీకు ఫేస్ ఫేస్ బ్యూటీషియన్ లాగా ఏమైనా ఐడియా ఆల్రెడీ మీరు అనుకుంటున్నారా ఓకే సార్ అంటే మేము ఆయిల్తో చేస్తాము అలాగే మసాజ్లాగా కూడా చేస్తాము అంటే మీకు ఏమైనా పెయిన్స్ ఉంటే బాడీ పెయిన్సు అలా కూడా చేస్తాము మీకు ఎలా కావాలి ఓకే ఓకే సార్ ఓకే అవైలబుల్ దానికి అంత ఎంలేదు ఓకే ఓకే ఓకే అండి మేము చెప్పినట్టే ఫోర్ థౌజండ్ పడుతుంది సార్ ఫోర్ థౌజండ్ పడుతుంది మీ పేరు చెప్పండి ఒకసారి మీ రిజిస్టర్ చేసుకుంటాము అప్లికేషన్ చెప్పండి ఓకే ఓకే సార్ రోహిత్ మీ వయసు ఓకే సార్ మేము వెయిట్ చేస్తూ ఉంటాము మీకు ఇంకేమైనా తెలుసుకోవాలని ఉందా మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా ఓకే ఓకే సార్ ఉంటాను సార్